నాకు పండ్లు అంటే నాకు చాలా ఇష్టము అందులో జామ పండు నేరేడు పండు అంటే చాలా చాలా మక్కువ ఎందుకంటే రకరకాల పండ్లు వస్తాయి మన ప్రాంతంలో మన ప్రదేశాల్లో కాబట్టి అందులో నాకు జామ పండు నేరేడు పంటే చాలా ఇష్టము మా ఇంటి పక్కన ఉన్న సులోచనమ్మ మీనాక్షమ్మ షర్మిల మౌనిక సంగీత వీళ్ళందరికీ ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఇంటికి పండు ఇస్తాము అందువల్న ఈ చెట్ల పండ్లు మేము మా ఇంటి ముందు నాటుతున్నాము ముఖ్యంగా మా కూతురికి జామ పండు అంటే చెప్పలేనంత ఇష్టము ఎంత జలు జలుబు దగ్గు ఉన్నా ఎంత అనారోగ్యంగా ఉన్నా జామ పండు తినవద్దు అని మా తల్లిదండ్రులు చెప్పినా గాని తింటాను అని సతాయించి మరి తినేస్తుంది మాకు కూతురికి ఎక్కువ జామపండు అంటే ఇష్టము కాబట్టి జామపండు చెట్టుని మా ఇంటి ముందు ప్రదేశాల్లో ఉన్న ఆ ప్రాంతంలో మేము జామ పండు చెట్టును మరియు నేరేడు పండుని నాటాము జామ పండు ఎందుకి ఇష్టమంటే ఆ పండు ఉన్న రుచి వాసన ఆ పండులో ఉన్న గింజ అంటే నాకు మరి మరి ఇష్టము అందువల్న నాకు జామపండు అంటే చాలా ఎంతో చెప్పలేనంత ఇష్టము జామపండుని తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అందువల్న నాకు ఎంతో మక్కువని చెబుతున్నాను